నేను చిన్నప్పుడు నాలుగో తరగతిలో నృత్యం చేయడం మొదలు పెట్టాను అప్పుడు చిన్న చిన్న ఏవైనా కార్యక్రమాలు పాఠశాలలో ఉంటే చేసేదాన్ని అది పెద్ద పెద్దగా అయ్యి ఇప్పటి వరకు కూడా అది నన్ను వీడిపోనే అంతా బంధం ఉంటుంది ఎప్పుడైనా నాకు ఆ ఛాన్స్ వస్తే నేను వదులుకోకుండా ఖచ్చితంగా నేను డ్యాన్స్ చేయడానికి ఫస్ట్గా ఫస్ట్ మెంబర్గా ఉంటాను అలా ఉండడం కూడా నాకిష్టమే అలా మొదలు పెట్టాను